మాకు దగ్గరలో ఇక్కడ ఊరులో జనాభా బృందం ఉంది దేవాలయాల్లో దైవిక లేదా అతి భయానక శక్తుల ప్రభావం ఉందని అనేక ప్రయా ప్రమాదాల్లో నమ్మకం ఉంది ఈ భయం నష్టానికి సంబంధించింది ఇందులో భక్తి భ భయభక్తుల్లు కలిగించే ఆత్మీయ భయం దైవశక్తి ఎన్నో విధాలుగా వ్యక్తుం వ్యక్తమవుతుందని కొన్ని సందర్భాల్లో ప్రకృతి సిద్ధ మాటలను లేదా అత్యధిక అనుభవ రూపంలో ప్రత్యక్షం అవుతుందని విశ్వసిస్తారు దేవాలయాల్లో వేద మంత్రాలు ఉదాహరణలు డోలు గంటలు వంటి దుష్ట శక్తులను దూరంగా పంపించడానికి మరియు దైవిక శక్తులను ఆహ్వానించడానికి ఉపయోగిస్తారు ఈ శబ్దాలు పవిత్రతను కలుగజేసి భక్తులు దైవంలో లోతుగా కావడానికి సమర్పణం అవుతాయి